స్కూల్లో నాకు ఇష్టమైన భాష ఏంటంటే ఇంగ్లీష్ ఎందుకంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే ఒక ముఖ్యమైన భాష నేను ఇంగ్లీష్ మాట్లాడడం ఇంకా రాయడం నేర్చుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను నాకు కష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే శాస్త్రం నేను శాస్త్రం యొక్క భావాలను భావాలు అర్ధం చేసుకోవడంలో కష్టపడతాను ఇంక శాస్త్ర ప్రయోగాలు చేయడం నాకు ఆసక్తి లేదు అయినప్పటికీ నేను శాస్త్రం గురించి తెలుసుకోవడం ముఖ్యమని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను కష్టపడి పని చేశాను మరియు నా గణాంకాలు మరియు రసాయన శాస్త్రంలో మంచి మార్కులను సాధించాను నా స్కూల్ రోజుల నుండి ఒక సంతోషకరమైన జ్ఞాపకం నా స్నేహితులతో కలిసి గడిపిన సమయం మేము పాఠశాలలో ఇంకా బయట ఆడుకునే వాళ్ళము ఒకరినొకరు సహాయం చేసాము ఇంక కలిసి మంచి సమయం గడిపాము నా స్నేహితులతో కలిసి గడిపిన సమయం నా జీవితంలో చాలా విలువైనది ఇది నాకొక జ్ఞాపకం గా ఉంది